హలో సార్ సార్ నా ఆర్డర్ నేను రద్దు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఆర్డర్లో నేను చేసింది బిర్యానీ కాని ఆ బిర్యానీ రైస్ బాగోలేదు అవును సార్ అస్సలు బాగలేదు తినడానికి కూడా తేమ తేమగా తగులుతుంది మళ్ళీ నాకు ఆర్డర్ వద్దు సార్ నేను నా ఆర్డర్ నెంబర్ ట్వంటీ వన్ సార్ ఆ అవును సార్ ట్వంటీ వన్ ఆ నెంబర్కి బిర్యానీకి నేను రెండు వందల రూపాయలు చెల్లించాను సార్ అవును సార్ ఆ నగదును నాకు రి మళ్ళీ ఇచ్చేయండి సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్